నేను ఎక్కువగా పుస్తకాలని నా దగ్గరలో ఉన్న టౌన్లో చీపురుపల్లిలోను అలాగే విజయనగరంలోనూ అప్పుడప్పుడు కొంటూ ఉంటాను సెకండ్ భాఖ్య బుక్ హ్యాండ్ స్టోర్లు మా చీపురుపల్లి అందుబాటులో లేవు కానీ విజయనగరంలో ఉన్నాయి